నవస్కారం అండి ఆహా ఇంటీరియర్ డిజైనింగ్కి రమ్మన్నారని ఫోన్ చేశారంట అందుకే వచ్చామండి ఏదండి నేను ఒకసారి లోపలికెళ్ళి చూడొచ్చండి ఎక్కడెక్కడ మీకు ఏమేం కావాలో ఏంటండీ పోయాయి ఏం చేయాలండి ఇక్కడ మాములుగా రెనోవేషన్ అంటే తప్పకుండా అండి

చెప్పండి సరే అండి తప్పకుండ అది కూడా మనకి ప్లే ఉడ్ వస్తదండి చెక్క అంటే మీకు టేకు అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతది ఈ ప్లే ఉడ్తో చేస్తే కనుక మీకు కొంచెం మంచి బడ్జెట్లో మీకు డిజైన్ అనేది గట్టిగానే వస్తుంది రేట్ సరేనండి అంటే ఇప్పుడు కబోర్డ్స్తో పాటు సీలింగ్ కూడా అన్నారు కదండీ సీలింగ్ అనేది ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేస్తామండి దానికి కూడా అక్కడక్కడ మీకు డిజైన్సు ఫొటోస్ ఉంటాయి చూపిస్తాం కావాలంటే ఒకసారి చూస్తారండి ఫొటోస్ మీకెవన్నా ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు చూడ్డానికి అంటే మీకు ఎలా కావాలంటే అలా చేస్తామండి దీంట్లో రెండు మూడు డిజైన్స్ కూడా ఉన్నాయి కబోర్డ్స్తో పాటు మీకు ఇంకా మేం ఏమేం చేస్తామంటే అండీ ఈ వంటగది ఇలా ఉందనుకోండి దీనికి ఒక ఆర్చ్లాగా పెట్టడం ఈ డిజైనింగ్ అన్నీ మేము చేస్తాం అంటే మీరు కబోర్డ్ ఒకటి సీలింగ్ ఒకటి ఇంకా కింద టేల్స్ కూడా వేయమంటారా అండి టేల్స్ కూడా వేస్తారండి కావాలంటే మీకన్నీ కలిపి ఒక రెనోవేషన్కి మూ మూడు లక్షలు వరకు అవుతాయండి మూడుల మూడు నుంచి మూడువే మూడు లక్షల యాభై వేలు వరకు అవుతుంది డిస్కౌంట్ అంటూ మేము చెప్పలేం కానండి మీకు చేసే ఖర్చులోనే మేము తగ్గించి చేయడానికి ప్రయత్నిస్తాం అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎంత అవసరమయితే అంతవరకు ఖర్చు పెట్టేలాగ మేము ప్ల్యాన్ చేస్తామండి ఎప్పుడు రమ్మంటారండి తప్పకుండా అండి ఉంటానండి